చిన్నప్పట్నుండి నేను కలెక్టర్ అవ్వాలనే కల చాలా ఉండేది అదేవిధంగా దాని గురించి నేను చాలా కష్టపడి చదివాను ఇంట్లోని ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకోలేని పరిస్థితి కూడ కొన్ని కొన్ని సార్లు వచ్చాయి అలాంటప్పుడు నేను చిన్న చిన్న పనులుకి వెళ్ళి అలాగే నా చదువుని కొనసాగించుకుంటూ వచ్చాను చాలా కష్టాలెదుర్కుంటూ నా చదువుని పూర్తి చేశాను అలాగే నాకు కలెక్టర్ అవ్వాలనే కోరికను కూడా నెరవేర్చుకున్నాను చాలా కష్టపడి చదివి నేను సాధించిన విజయాల్లో అది చాలా అతి పెద్ద విజయం ఎందుకంటే నాకు పెద్ద విజయాలంటూ ఏమీ లేవు